మనకి భర్త అది మా ఆనంది ఆనంద ఆనందకరంగా ఉంటుంది నాకు భరతనాట్యం చేసేటప్పుడు భరతనాట్యం శైలి అనేది బాగా చేసేటప్పుడు చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ మనకు చాలా బాగా తెలుస్తుంది ఒక్కొక్క పదానికి గల అర్థం ఏంటో దాన్ని ఎలా ప్రదర్శించాలి దాన్ని ఎలా ప్రజ చూసే వాళ్ళకి ఎలా అర్థం అవుతుందని మనకు మనం చేసే దాన్ని బట్టి తెలిసిపోతుంది నాకు భరతనాట్యం ఇంకా కూచి కూచిపూడి అంటే కూడా నాకు ఇష్టం కూచిపూడి కూడా దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ మనం ఏంటి ఏం ఏం చేస్తున్నాం ఎప్పుడు అనేది మనకు తెలుస్తుంది రెండు అంటే నాకు చాలా ఇష్టం నృత్యంలో నాకు ఇవి రెండు ఇష్టం భరతనాట్యం ఇంకా కూచిపూడి అది దాని యొక్క అవగాహన నాకు నా ఉపాధ్యాయులు నాకు నేర్పించారు దాని యొక్క ముఖ్య కథ నాకు భరతనాట్యం ఇంకా కూచిపూడి గురించి మాత్రమే ఎక్కువగా తెలుసు అంతే